లేదంటే నా దగ్గర చూస్తాను ఇంకా ఏమైనా ఉన్నాయేమో మీ దగ్గర ఐదు వందల చిల్లర ఉన్నాయా నా దగ్గర ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఐదు వందలు అసలు ఎంత కావాలి ఇక్కడ వరకు ఎంత మూల్యం చెప్పండి యాభై రూపాయల యాభై రూపాయలు నా దగ్గర లేవండి ఐదు వందలు వెయ్యి రూపాయలు నోట్లు మాత్రమే ఉన్నాయి వీటికి మీరు చిల్లర ఇవ్వగలరా